హలో ఎస్ మ్యామ్ ఎస్ మ్యామ్ లోన్స్ ఇచ్చాం మొన్న ఫిఫ్త్ వరకు లాస్ట్ డేట్ అయిపోయింది మళ్ళీ ఒక ఎస్ మ్యామ్ లోన్ వస్తుంది దాంతో పాటు క్రెడిట్ కార్దు కూడా తీసుకోవాలి అకౌంట్ ఉండాలి అకౌంట్లో ఒక థౌజండ్ అమౌంట్ ఉండాలి ఆ థౌజండ్ అమౌంట్ ఉంటే దాని ద్వారా ప్రాసెస్ చేస్తే వన్ సిక్స్టీన్ రుపీస్ కట్ అవుతుంది వన్ సిక్స్టీన్ రుపీస్ కట్ అవుతుంది అట్లే అందులోనే మీకు అమౌంట్ ఏమి లోన్ కావాలి అనేది ఎంటర్ చేస్తాం క్రెడిట్ కార్డు ఇస్తాం వస్తుంది కానీ మీరు మీరు ఆల్రెడీ నేర్చుకుని మీ దగ్గర మెమో ఉండాలి కదా సర్టిఫికెట్ ఉండాలి కదా ఇది ఆ సర్టిఫికెట్ జి రాక్స్ కావాలి బ్యాంక్ పాస్బుక్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డు టూ ఫోటోస్ ఇవి తీసుకొని వస్తే మేము అప్లై చేస్తాం అంటే మీరు వన్ మెంబర్కి నేర్పించాలి టూ మెంబర్స్కి నేర్పించాలి అని మీరు మీకు మీరు ఎంత మందికి నేర్పించాలి అని మీరు అనుకుంటున్నారో దాన్ని బట్టి ఇక్కడ మేము ఎంటర్ చేస్తాం అంటే మీరు మాకు లెటర్ రాసిస్తారు కదా వస్తుంది వస్తుంది ఫిఫ్టీ అబోవ్ వస్తుంది ఆ ఓకే ఓకే థ్యాంక్యు థ్యాంక్యు